మా పిల్లలు బ్యాంకింగ్ రంగంలో కెరియర్ను ఇష్టపడతాము ఎందుకు అంటే బ్యాంక్ అదే అనేది సర్వీస్ ఓరిఎంటెడ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా సర్వీస్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకు అంటే ఇన్సూరెన్స్ పెన్షన్స్కి ఇవన్నీ మనం అప్లై చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువగా ఉపయోగపడుతు ఉంటుంది చాల మంది ప్రజలకి చాలా విధాలుగా ఉపయోగపడుతు ఉంటుంది అందుకే బ్యాంక్లలో జాబ్ చేయడానికి మొదట ప్రాధాన్యత ఇస్తాం